విజయనగరం జిల్లాకి పురాతనమైన చరిత్ర ఉంది అందువలన చాలా పండుగలు ఇక్కడ జరుపుకుంటాము ఇక్కడ మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ పండుగలు చాలా బాగా జరుపుకుంటాము ఎందుకంటే విజయనగరం జిల్లాలోని శ్రీ శ్రీ పైడి తల్లి అమ్మవారి గుడి ఉంది అది చాలా ఏళ్ళ నుంచి రాజుల యొక్క కుల దేవతగా వస్తుంది అందువల్ల విజయనగరం జిల్లా మొత్తానికి పైడి తల్లి అమ్మవారి తల్లి పండుగ చాలా ప్రాముఖ్యత పొందినది అందులోని సిరిమాను ఉత్సవం వంటిది చాలా బాగుటుంది అదే కాక సరస్వతీ పూజలు మరియు ఆయుధ పూజలు చాలా ఎక్కువగా విజయనగరం జిల్లా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే విజయనగరం జిల్లాలోని ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అన్నీ రకాల పూజలు విజయనగరంలో చేస్తూ ఉంటాము విజయనగరంకే సంస్కృతిలోని ఎక్కువగా అవగాహన ఎక్కువగా ఉంది ఆచారాలు కూడా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు